హలో హలో మేడం మేము సిద్ధు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం ఇది ఈ బ్యాంక్ అనేది ఉమెన్స్కి స్పెషల్గా ఉమెన్స్ కోసం ఇదీ ఓపెన్ అయ్యింది అంటే ఓపెన్ చేసాము ఇది మీకు లోను ఇస్తాము ఏమైనా ఇంట్రస్ట్ ఉందా ఓకే మేడం ఉంది మ్యామ్ పాజిబుల్ ఉంది ఏం చేస్తారు మేడం మీరు డైలీ వర్కరా మేడం బ్యాంకింగ్ అయితే లోనింగ్ అయి లోన్ ఇవ్వడానికైతే ఓకే అంటే మీకు ఒక ఎ ఎంత బడ్జెట్లో కావాలి లోన్ అనేది మీకు మ్యామ్ ఓకే మేడం పాజిబుల్ అవుతుంది మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీ ఏమైనా ఉందా మేడం అంటే లోన్కి పెడుతున్నారు కదా ఓకే మేడం అవుతుంది మేడం అంటే మా దగ్గర ఇంట్ర జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ ఇంట్రస్ట్తో మేడం ఇస్తాము ఇంట్రెస్ట్ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే మేడం ఇది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం